మేము సెలవులకు వెళ్ళినప్పుడు పుస్తకాలు తీసుకువెళ్ళేవాళ్ళం పుస్తకాలు తీసుకెళ్డానికి ప్రత్యేక కారణం ఏంటంటే ప్రాజెక్ట్ వర్కు లేదా అక్కడ ఉన్న ప్రశాంతతతో కలిపి ఆ పుస్తకాలను చదవడం వల్లొచ్చే ఆహ్లాదతనం కొంచెం ఉత్సాహం ఉండేది ఆ పుస్తకాలు చాలా బావుండేవి చదవడానికి మేము సెలవులు లేదా నగరం ఆధారంగా పుస్తకాలు చదువుతున్నాము మీ సెలవుల్లో ఉన్నప్పుడు పుస్తకాలు చదవడానికి ఇష్టమైన నిర్దిష్ట ప్రదేశం ఏంటంటే పల్లెటూరు పల్లెటూరిలో ఉండి మనం పుస్తకాలు చదువుకుంటుంటే అక్కడున్న ప్రశాంతత వల్ల మనకి చాలా అర్థంగా ఆహ్లాదంగా సంతోషంగా ఉంటుంది